అవును స్టేషనరీ షాప్ నుంచే మాట్లాడుతున్నాను చెప్పండి ఓకే ఓకే అంటే మీకు ఎలాంటి మెటీరియల్స్ కావాలో చెప్పండి మీరు అవును మా షాప్లో అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి మీరు ఒకసారి వచ్చి విసిట్ అయితే మీకు చెప్తాము ఎలాంటి ప్రైజెస్లో ఉంటాయో అవునా ఓకే అన్ని దొరుకుతాయి ఓకే అన్నీ అవైలబుల్లో ఉంటాయి మా షాప్లో ఓకే అన్నీ సింగిల్ రూల్డ్ డబల్ రూల్డ్ అన్నీ స్కెచెస్ పెన్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి మా షాప్లో అంటే మీకు ఎన్ని సెట్స్ కావాలి నోట్బుక్స్ అలాగే ఇవన్నీ మెటీరియల్స్ ఓకే ఓకే ఓకే అంటే ఎందుకు ఇన్ని ఘనం బుక్స్ మీకు ఓకే ఒకే అంటే డొనేట్ చేస్తారా మీరు అంటే ఒకసారి మా షాప్కొచ్చి విజిట్ కండి మా షాప్లో చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి అన్ని మెటీరియల్స్ ఓకేనా అవును అవును డిస్కౌంట్ మీరు చాలా మెటీరియల్స్ అంటున్నారు కాబట్టి డిస్కౌంట్ ఉంటుంది కంపల్సరి

ఓకే ఓకే ఓకే అడ్రస్ నేను వాట్సప్లో సెండ్ చేస్తాను ఓకేనా ఓ ఓకే ఓకే